ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొనే సాంకేతిక సమస్యలు చాలా ఉన్నాయి కొన్ని సాధారణమైనవి చిన్నవి పెద్దవి సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించడానికి ముందుగా ఈ సమస్యలు పరిష్కరించడానికి సమస్య మరియు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను సమస్యల్లో చాలా సమస్యలు సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సమస్యలు ఉన్నాయి ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు సైబర్ సెక్యూరిటీ సమస్యలు అంతేకాకుండా సాంకేతిక సామర్థ్యం కొరత ఇలాంటివి ఉండటం వల్ల సమస్యలను అధిగమించడానికి వాటి నుంచి జవాబులు కనుక్కోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు సమస్య గుర్తించడం మరియు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం వంటి చర్యల వల్ల వాళ్ళు ఎలాంటి సమస్యల నుంచి జవాబు మరియు సమస్యని అధిగమించడం కష్టమవుతుంది నేను సమస్యను పరిష్కరించడానికి సహాయపడే వాళ్ళ కోసం ఆన్లైన్లో లేదా మిత్రుడు లేదా కుటుంబ సభ్యుల నుండి సహాయం తీసుకుంటాను సమస్య పరిష్కరించడానికి నిపుణులని సంప్రదిస్తాను వాళ్ళ సాంకేతిక సమస్యను పరిష్కరించుకోవడం కోసం సహాయం చేయగలను నేను సమస్య గురించి చెప్పగలిగితే దాన్ని పరిష్కరించడానికి నా వంతు సహాయం నేను చేయగలుగుతాను అంతేకాకుండా వాళ్ళ సమస్యలు ఎలా వాళ్ళకు వాళ్ళే పరిష్కరించుకోవాలో నేను వాళ్ళకి వివరంగా తెలియజేయగలుగును